జనార్దనా మాట్లాడేది ఇలాగా హౌస్లో పైన ట్యాంక్ ఒకటి రెడీ చేయాలి అవునండి తర్వాత కిచెన్లో సింక్ కాడ ఒక ఎక్స్ట్రా పైపు తర్వాత బయట అవుట్డోర్లో ఒక పైపు వేయాలండి తర్వాత బాత్రూంలో ఒక షవర్ పెట్టాలి ఒక థౌజండ్లో ఉంటే చాలండి ఒకటే చాలండి షవర్ ఒకటి చాలండి అవును అవి ఒక ఫైవ్ ఇంచ్ పైప్ వేసేయండి అవును చాలండి సరే అండి సరే అండి

సరే అండి